బిర్యానీ వైట్ రైస్ పప్పు రసము సాంబారు వంకాయ కూర చికెన్ మటన్ బీఫ్ లివర్ ఆనియన్ క్యాప్సికమ్ ఉర్లిగడ్డ ఎల్లిపాయలు టమోటాలు లేడీస్ ఫింగర్ మునక్కాయలు మెంతి కూర పాలకూర గోంగూర యాపిల్ బనానా నాారింజ పండ్లు గ్రేప్స్ డ్రాగన్ ఫ్రూట్ కీవీ సపోటాలు నారింజ పండ్లు